నేను పండుగలు అంటే వినాయక చవితి కోసం వినాయకుడిని తయారు చేసాను మట్టి తీసుకు వచ్చి మనకి ఇప్పుడు ఈ కాలుష్యం దానివల్ల బయట విగ్రహాలని కొనడం అది నేను చేయను ఇంట్లో బంక మట్టి తీసుకు వచ్చి దాంట్లో కొంచెం నీళ్ళు అది చేసుకొని ఆ విగ్రహానికి ఒక రూపురేఖలు తీసుకు వచ్చి ఆ చిన్న చిన్న విగ్రహాలని తయారు చేస్తు ఉంటాము వినాయక చవితికి ప్రతి ఒక్కరు తయారు చేస్తాం అలాగే తరువాత వినాయక చవితి అయిపోయిన తరువాత ఆ ఒక నీటిలో ఆ మట్టిని అంతా వేసి ఆ మట్టి అంతా కరిగి పోయిన తరువాత మళ్ళీ మొక్కలలో వేస్తాము ఆలా విగ్రహాలని అలా దేవత విగ్రహాలని మాత్రం నేను తయారు చేసాను అది చాలా బాగుంటుంది